నేను నా కుటుంబ సభ్యులతో కలిసి మీ రెస్టారెంట్కి రావాలి అనుకుంటున్నాను మేము ముందుగా రిజర్వేషన్ చేయించుకోవడం వలన మాకు ఏమైనా ఆఫర్లు మీరు అందజేస్తారా లేదా లిమిటెడ్ టైమ్ ఆఫర్లు ఏమైనా పెడతారా ఒకవేళ మేము ఎక్కువ ధరకి కానీ మీ దగ్గర భోజనం చేయడం వలన మీరు బహుమతులు ఏమైనా ఇవ్వగలరా ఇంకా కాంబో ఆఫర్లు కానీ ఉంటాయా మీ దగ్గర ఉదాహరణకి కుటుంబ భోజనం ఆఫర్ లేదా ఫ్యామిలీ స్టైల్ డైనింగ్ ఇంకా వీక్ డే స్పెషల్స్ అంటే వారం రోజులలో ఎక్కువ కస్టమర్లను ఆకర్షించడానికి ఏమైనా ఆఫర్లు మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి ఆఫ్ అవర్ ప్రమోషన్స్ అంటే భోజన గంటల మధ్య ఉన్న నెమ్మదిగా వ్యవధిలో ఎక్కువ కస్టమర్లను ఆకర్షించడానికి ఇంకా మీ దగ్గర ఉండేటువంటి రిజర్వేషన్ టేబుల్స్ కానీ ఏమైనా ఉంటే మాకు అందజేయండి